నేను ఒకసారి ఏంటంటే గుణదల మేరీ మాత చర్చ్ కోసం కొండ ఎక్కాను ఆ ఎక్కినప్పుడు అలా క్లైమ్బింగ్ చేసినప్పుడు నాకు ఏంటంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది అది వచ్చేసరికి లొకేషన్ విజయవాడ గుణదల మేరీ మాత చర్చ్ గుణదల కొండ కొండ పెద్దది ఉంటుంది అది ఆంధ్రాలో ఉంది ఆంధ్రాలో ఎన్టిఆర్ డిస్టిక్లో ఉంది ఆ ఆ లోకేషన్ వచ్చేసరికి అది అయితే నేను ఇంకా అది ఎక్కే ఎక్కేసరికి కొంచెం కష్టంగా అనిపించింది కానీ బాగుంది అది చాలా అంటే చాలా బాగా అనిపించింది అది ఎక్కేటప్పుడు నేను ఎక్కిన బెస్ట్ మౌంటైన్స్లో ఇది ఒకటి సో నేను అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను కూడా అది ఎక్కినప్పుడు